నేను ఏదో ఒక స్థలానికి బయలుదేరినప్పుడు నేను అది ఎంత దూరం ఉంది ఎన్నో కిలోమీటర్లు ఉంది అని గమనించి తెలుసుకుంటాను బస్సు ప్రయాణంలో కాకుండా వేరే వెహికల్ మాట్లాడుకుంటే ప్రయాణం సేఫ్టీగా ఉంటుందా లేదా బస్సు ప్ర ప్రయాణం సేఫ్టీగా ఉంటుందా అని తెలుసుకుంటాను ఒకవేళ వేరే వాహనం నేను మాట్లాడుకోవాలి అనుకుంటే ఒంటరిగా కాకుండా వేరే మా స్నేహితురాలను ఆ స్థలానికి ఆహ్వానిస్తాను మేము అందరము ప్రయాణం మొదలుపెట్టి చిన్న వెహికల్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము ఇంతమంది ఉన్నాము ఇంత దూరం ఉంది ఎన్ని కిలోమీటర్ల దూరం ఉంది మేము ఈ స్థలానికి వెళ్ళాలి మీరు ఎంత తీసుకుంటారు అని అడుగుతాను ఆ తరువాత మేము ఉన్న మేము నలుగురము ఉన్నాము తక్కువ చేసుకోండి అని అంటాము అయినా ఆయన వినకపోతే మరొక వెహికల్ దగ్గరికి వెళతాము ఈసారి పెద్ద వెహికల్ దగ్గరకు వెళ్ళి మేము నలుగురం ఉన్నాము ఇది ఇంత దూరం వెళ్ళాలి ఎన్ని కిలోమీటర్ల ప్రయాణం ఉంటుంది మేము ఆ స్థలానికి చేరుకోవాలి మీర ఎంత తీసుకుంటారా మేము నలుగురం ఉన్నాము అని అడుగుతాను ఆయన దగ్గర మాకు సరిపోతే ఏ వెహికల్ దగ్గర సరిపోతే ఆ వెహికల్కి ఎక్కి ఎక్కుతాము ఎక్కే ముందు ఈ స్థలానికి మమ్మల్ని ఎన్నింటికి చేరుస్తారు అదంతా చూపించి మాకు తిరిగి మాకు మమ్మల్ని ఇదే స్థలానికి మళ్ళీ మమ్మలిని ఎన్ని గంటలకు మమ్మల్ని ఇక్కడికి చేరుస్తారు అనే విషయాన్ని క్లారిటీగా కనుక్కొని మేము ఏ వాహనం అయితే మాకు సరిపోతుంది అని అనుకుంటాము అందులో నేను నా స్నేహితురాలు ప్రయాణం మొదలు పెడతాము